ఈత నేర్చుకోవడం వల్ల ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది మనం సన్నగా ఉన్న లావుగా ఉన్న ఆరోగ్యంగా ఉండటానికి ఈత చాలా ఉపయోగపడుతుంది అంతే కాకుండా మనం ఉచ్వాస నిశ్వాసాలలో అంటే ప్రాణవాయువు తీయడంలోను దానివదలడంలోను మనకి సహాయపడుతుంది అంతే కాకుండా మనం రోజువారీ పని దినాలలో ఎక్కువ ఆరోగ్యవంతమైన తిండి తినడం లేదు కనుక ఈత కొట్టడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండగలం ఎందుకంటే వా నీళ్ళల్లో మనం ఎక్కువసేపు ఉండాలంటే శ్వాస ఎక్కువసేపు ఆడకుండా ఉండచ్చు ఉండకపోతే ఆడాలి అనుకున్నప్పుడు మనం నీళ్ళు ఎక్కువగా మింగకూడదు అలాగే లావుగా ఉండే వాళ్ళు కూడా సన్నగా అవ్వడానికి మనం ఆరోగ్యంగా ఉండటానికి ఈత అనేది చాలా ముఖ్యమైనది మనం నిత్యజీవితంలో కనీసం రోజువారీ కాకుండా సంవత్సరంలో నెలలో అయినా ఈత నేర్చుకుంటే ఆరోగ్యానికి మంచిది